హలో చెప్పండి చెప్పండి సబ్మిట్ చేయడానికి వచ్చావా ఏమేం బుక్స్ తెచ్చావు నెంబర్ చెప్తావా కొంచెం

ఇంకా ఇప్పుడేమైనా బుక్స్ తీసుకుంటావా కార్డ్స్ ఇచ్చేయమంటావా ఓకే రిటర్న్ అయ్యాయి కదా ఇప్పుడు కార్డ్స్ కావాలా నీకు ఏంటి బుక్స్ ఇంత లేటుగా ఇస్తున్నారు వన్ మంతా ఏంటమ్మా ఇట్లనేనా అంతా చదువుకున్న వాళ్ళే కదా అదేనమ్మా ఇంటికెళ్ళాలనుకుంటే ఎక్కువ టైం అవుతుందంటే రిటర్న్ చేసి వెళ్ళచ్చు కదా ఇప్పుడు ఫైన్ కడతారా దీనికో థర్టీ దానికో థర్టీ కలిసిందే అమ్మ ఒక్కర్నిష్ పెడుతుంటే ఇంక అందరు ఇట్లనే చేస్తున్నారు అమ్మా మీరు థర్డ్ ఇయర్ కదా అది కాదమ్మా అందరు ఇలానే అంటున్నారు గట్లయితే ఎలావుతుంది చెప్పండి ఇట్లా ఊరికురికె అందరినీ ఎక్స్క్యూజ్ చేయలేమమ్మా ఊరికె ఎన్నిసార్లు వస్తున్న థర్డ్ ఇయర్సె ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటి లేట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ముందే మాకు రిటర్న్ చేసి వెళ్ళిపోండి ఇంటికెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి ఏమి చేయకండి సరేనా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ చేస్తే మేము ఖచ్చితంగా ఫైన్ వేస్తాం అప్పుడు మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే ఇంకా ఓకే కానీ కార్డ్స్ తీసుకెళ్ళింక